నేను ట్రిప్కి ఎక్కువగా సముద్రానికి ఇంకా ఆలయాలకి వెళ్ళడానికి ఇష్టపడుతు ఉంటాను ఎందుకంటే సముద్రం చాలా అందంగా ఉంటుంది ఆకాశంలో మబ్బులు వచ్చినప్పుడు వాతావరణం చల్లగా ఉండేటప్పుడు సముద్రం చాలా అందంగా కనిపిస్తుంది అలాగే సముద్రం దగ్గర కూర్చున్నప్పుడు మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది అలాగే ఏదైనా ఆలయానికి వెళ్ళేటప్పుడు కూడా అంతే ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి నాకు ట్రిప్కి సముద్రానికి ఇంకా ఆలయానికి వెళ్ళడం అంటే చాలా ఇష్టం